పొరుగు రాష్ట్రాల సంస్కృతి గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది అలాగే నాకు కూడా ఉంది నా పొరుగు రాష్టం సంస్కృతి తెలుసుకోవాలని చాలా ఉంటుంది నా రాష్టంలో ఉన్న సంస్కృతి అలాగ ఉంటుంది వేరు వేరు రాష్టంలోని సంస్కృతి అలాగా ఉంటుంది కాబట్టి నాకు బాగా తెలిసిన సంస్కృతి నాకు బాగా నచ్చిన సంస్కృతి పొరుగు రాష్ట్రాల గురించి చెప్పాలంటే బాగా నచ్చింది కేరళ రాష్టం సంస్కృతి దాన్ని కేరళం అంటారు కేరళం అంటే కేరళంలో ఆ కేరళం అనే ఒక చెట్టు కొబ్బరి చెట్టు గురించి వాళ్ళు కేరళలో ఎక్కడ చూసిన కొబ్బరి చెట్టు ఉంటుంది దానికి కేరళం అనే పేరు పెట్టారు కేరళలో ప్రతీ గ్రామానికి గ్య బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పని బ్యాంక్ అవసరాలు ఎమన్నా ఉంటే వారు వారి గ్రామాలల్లోనే చూసుకోగలరు వేరే గ్రామానికి వెళ్ళాల్సిన అవసరం లేదు వారి కట్టు బొట్టు సాంప్రదాయం భాష చాలా అందంగా ఉంటుంది కేరళ పచ్చదనం కూడా చాలా అందంగా ఉంటుంది వారి పండగలు వాడి వారి నృత్యం నృత్యం కూడా చాలా అందంగా చేస్తారు అవి వారి నృత్యాలల్లో అబ్బాయిలు కూడా బాల్ అబ్బాయిలు కూడా భలే అందంగా రెడీ అయ్యి బాగా అందంగా తయారు అయ్యి నృత్యం చేస్తారు ఆ కేరళకి వారు వండుకునే వంటల్లోనూ పెట్టుకునే నూనె తలకు పెట్టుకునే నునెల్లోనూ వాడేవి కొబ్బరి నూనెలే అయ్యి ఉంటాయి స్వచ్ఛంగా ఉంటాయి వారి వారికి వర్షాకాలం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు వారి పండగలు వారి సంస్కృతి వారి కట్టు బొట్టు మొత్తం వారికి తెలుపు రంగు బట్టలు వస్త్రాలు బాగా ఎక్కువగా కట్టుకుంటారు ఓనం పండగని చాలా అందంగా జరు జరుపుకుంటారు బాగా అందంగా బాగా అందంగా ముస్తాబు అవుతారు వారికి నగల మీద మస్తూ ఆసక్తి ఎక్కువ నాకు ఇలాంటి సంస్కృతి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళ అందంగా తయారైతే వారి నగలు చాలా ఎక్కువ నగలు బంగారు ఖరీదు వాళ్ళే బంగారం ఎక్కువ వాడే వాళ్ళలో కేరళ వాళ్ళు ఉన్ ఎక్కువ వారు విద్యా సంఖ్య విద్యా సంఖ్య కేరళలో ఐ ఎక్కువగా ఉంది